హలో నమస్తే అండి ఇది దుర్గా రెసిడెన్సీనా అండి అదే మేడం ఏం లేదు మేము మా ఫ్యామిలీ అందరం కలిపి ఆంధ్రాకి వద్దాం అనుకుంటున్నామండి అదే మేడం ఆంధ్రప్రదేశ్లో కామన్ యాక్టివిటీస్ ఏమున్నాయి అండి విజిటర్స్ విజిట్ చేసే యాక్టివిటీస్ ఓకే ఓకే ఓకే అండి ఓకే అండి ఓకే ఓకే అండి ఓకే అండి ఓకే అండి లేదు లేదు క్రిస్టియన్ అండి

ఓకే అండి ఓకే అండి ఓకే అండి అంటే మేము మ్యాక్సిమమ్ ఎయిట్ పీపుల్స్ వరకు వస్తున్నామండి

స్టే అయితే ఇక్కడే చేస్తామండి స్టే కూడా ఆహా ఏం లేదండి అదే కొంచం మాకు కా కామన్ యాక్టివిటీ కాకినాడ వచ్చిన తరువాత ఫోన్ చేస్తా మీరు వచ్చి మమ్మల్ని చూపిస్తారు కదండి మొత్తం అన్ని ఓకే సార్ ఓకే సేమ్ మొబైల్ మ్యామ్ థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ